హలో గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఎవరు మాట్లాడేది అవునా

డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి ఫీవర్కి అయితే లేదంటే పారాసిటమాల్ వేసుకోవచ్చు కోల్డు కాఫ్ ఎక్కువ ఉందా చెప్పండి చెప్పండి మీరు ఇన్ని టాబ్లెట్స్ అంటే మీరు మాకు రిసిప్ట్ చూపియాలి అండి మా మెడికల్ షాపా నంద్యాల నంద్యాల బస్ స్టాప్ దగ్గర ఉంది శశీ మెడికల్

డెలివరీ ఆప్షనా లేదండి డెలివరీ షాప్ లేదు

మార్నింగ్ ఎయిట్ టు నైటు టెన్ వరకు ఉంటాము కానీ దానిలో షిఫ్ట్లు మారే వాళ్ళు ఉన్నారు మారుతారు లేదు అంటే మీరు ఒక సిరప్ వేసుకోండి కోల్టాక్ టాబ్లెట్స్ వేసుకోండి పారాసిటమాల్ లేకపోతే డోలో టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది కదా అందుకే అండి మీరు రిసిప్ట్ తెచ్చుకుంటేనే మేము ఇక్కడ లాప్టాప్లో సబ్మిట్ చేసి ఏమేమి ఉన్నాయో లేదో అని మీకు ఏది సూట్ అవుతుందో చూసి మేము చెప్పగలుగుతాము జస్ట్ ఇలా అంటే మేము చెప్పలేము సరే ఇవి ఇస్తామండి కానీ మీరు ఒక్కసారి ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టు ఏదైనా ట్యాబ్లెట్స్ ఏదైనా చూపియ్యండి అంతే ఓకే థ్యాంక్ యూ